సుదీర్ఘ చిత్రకళ ప్రాజెక్టుపై పనిచేయడం కోసం ఎంతో క్రమశిక్షణ ప్లానింగు పట్టుదల మనకు అవసరం ముందుగా అసలు ఒక స్పష్టమైన కాన్సెప్ట్ ఉండాలి దానిలో మనకు ఒక స్పష్టత ఉండాలి అసలు మనం ఏ విధమైన చిత్రం వేయాలనుకుంటున్నామో దాని యొక్క లక్షణాలను మొదట నిర్ణయించుకోవాలి దాని తర్వాత వాటికి ఏమైనా అవసరమైన స్కెచ్లు దాని యొక్క ప్రాథమిక డ్రాఫ్ట్లు అవి తయారు చేసుకోవాలి దాని ద్వారా మొత్తం ఏం జరుగుతుందంటే పనిని మనం దశల వారిగా విభజించుకోవచ్చు అలా చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తే చిన్న చిన్న భాగాలుగా విభజిస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు రంగులు షేడింగ్ పైన డీటెల్స్ వంటి అంశాలను దానిలో క్రమంగా చేర్చుకోవాలి మరీ తొందర పడకుండా ప్రతీ దశను మనం సమర్థవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మధ్యలో పని ఆగిపోకుండా ప్రతిరోజు దానికోసమే కొంత సమయం కేటాయించుకోవాలి అసలు ముఖ్యంగా సృజనాత్మకతని నమ్మాలి కొన్నిసార్లు ఆలోచనలు ప్రకారం పని జరగదు అలాంటప్పుడు మనం పని జరిగేందుకు కొత్త ప్రేరణ దాని పని యొక్క పని కోసం మనం కొత్త ప్రేరణ పొందేందుకు ప్రకృతిని ఇతర కళాకారుల పనులను పరిశీలించడం మంచిది అలా చేయడం వలన మనకు కొత్తగా ప్రేరణ అంది సృజనాత్మకతో కొన్ని కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి చివరిగా పూర్తైన చిత్రం ఎలా ఉండాలనే విషయాన్ని మనం ముందే ఊహించుకోవాలి ఆత్మవిశ్వాసంతో పటుదలతో పనిచేస్తే ఏదైనా పెద్ద ప్రాజెక్టుని మనం విజయవంతంగా అరక్షణంలో క్షణంలో పూర్తి చేయవచ్చు